తెలంగాణలో సుసిద్ధమైన లేదా ఆధునిక వ్యవసాయ ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధాన చర్యలు లేదా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాయి దాంట్లో కాల్ కాళేశ్వరం ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ అని లేదా రైతు బందు స్కీమ్ అని ఇలాంటివి ఎన్నో తెలంగాణలో ఎన్నో తెలంగాణలో చెయ్య చేయడం జరిగింది ఈ కార్యక్రమాల వల్ల వ్యవసాయంలో వచ్చే నష్టాలను కూడించి వాళ్ళకు నష్టాలు లేకుండా ఆధునిక పంట లేదా ధర వచ్చేలాగా చేయ్యడం ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో ప చుట్టు పక్కల గ్రామాలలో పంటలకు నీరు అందుతుంది ఈ నీరు వల్ల ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది మంచి పంటలు పండుతాయి మన తెలంణగాణ రాష్ట్రంలో ఎ ధాన్యం పంట ఎక్కువగా పండుతుంది వాటికి నీరు ఏంతో కావాలి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎ ఎండలు ఎక్కువ ఉండటంతో నీరు చాలా తక్కువగా ఉంటాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆ నీరు మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో నిలిచి పంటలకు వెళ్తుంటే దాని వల్ల మనకు ఏ కష్టం రాకుండా పంటలు మంచిగా పండుతాయి అలాగే రైతు బందు పథకంలో ప రైతులకు లోన్లు ఇవ్వటం లేకపోతే సబ్సీడీ ఇవ్వడం లేకపోతే విత్తనాలు కానీ మందులు కానీ ఇస్తారు ఇవి అన్నీ గవర్నమెంటు ప్రభుత్వం తాము మేము రైతులకు అండగా ఉన్నామని తెలియచేయడానికి చెప్తుంది ఇప్పటి కాలంలో రైతులు చాలా మంది తగ్గిపోయారు ఎందుకంటే పంటలు సరిగ్గా పండలేదని వాళ్ళకు లాభం రావట్లేదని వాళ్ళు ఆపేసారు కాకపోతే ప్రభుత్వం వాళ్ళు ఆగకుండా ఇంకా రైతులు ఇంకా కొం చాలా మంది రైతులు వెళ్ళకుండా ఈ ఇలాంటి పథకాలు చేసి వా అమలు చేస్తున్నారు ఇవే కాకుండా వర్షధార పంట అభివృద్ధి పథకం అంటే వర్షాలు వచ్చినప్పుడు అక్కడక్కడ పా అది చే ప జిల్లాలలో గుంతలు తవ్వడం వల్ల ఆ నీళ్ళు ఆ గుంతలో ఉండి అవి పంటలకు పండించుకోవడానికి ఉపయోగపడుతాయి ఇలాంటివి చేయటంతో మనకు రైతులు ఆనందంగా ఉంటారు రైతులు ఆనందంగా ఉంటే పంటలు మంచిగా పండుతాయి పంటలు మంచిగా పండితే మనకు ధాన్యం వస్తుంది ఇవి ప్రభుత్వం లేకపోతే ప్రైవేట్ నుండి కూడా అందుతు ఉంటాయి కొంత మంది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా సేవలు చేస్తు ఉంటారు వీటి వల్ల వ్యవసాయం మన అన్నింటి కంటే అన్నీ రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందు ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఆధునిక వ్యవసాయం ప్రోత్సహించడం లక్ష్యంతో పథకాలని అమలు చేశారు